నమస్కారమండి నేను మొన్న ఒక రెండ్రోజుల క్రితం మా స్నేహితుడితో నేను విజయవాడలో జరగబోయే సంగీత ఉత్సవానికి టికెట్లు బుక్ చేసుకొని ఉన్నాను బుక్ మై షోలో అయితే నేను చేసిన తరువాత ఈ రోజు కొంచెం అనారోగ్యంగా నేను ఉండడం వలన వాటిని రద్దు చేయాలని అనుకుంటున్నాను నన్ను క్షమించాలి అంటే నేను వద్దామని చాలా ఆసక్తికరంగా నేను టికెట్లు అనేవీ తీసుకుని ఉన్నాను అయితే అనుకోని రీతిగా నాకు అనారోగ్యం రావటం వలన రావడానికి వీల్ వీలు పడట్లేదు మా స్నేహితుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉన్నాడు కానీ తాను కూడా నాకు కొంచెం సహాయం చేయడానికి మా ఇరువురి టికెట్లు మేము రద్దు చేయాలని అనుకుంటున్నాము అంటే ఆయన నాకు చాలా ఇష్టమైన సంగీత విద్వాంసులు కానీ దురదృష్టవశాత్తు నేను రాలేకపోతున్నాను ఈ చిన్న మార్పుని మీరు కొంచెం చేయాలని అనుకుంటున్నాను నేను బుక్ చేసిన యాప్ ఏమనగా బుక్ మై షో బుక్ మై షోలో నా రిఫరెన్స్ నెంబర్ సున్నా మూడు రెండూ ఒకటి ఐదు ఆరు తొమ్మిది అయితే ఈయొక్క నెంబర్తో ఉన్న రెండు టికెట్లు ఉంటాయి ఈ రెఫరెన్స్ నంబర్తో ఆ రెండు టికెట్లునూ వీలైనంత త్వరలో మీరు రద్దు చేయాల్సిందిగా విన్నవిస్తున్నాను ఎందుకంటే ఈ సంగీత కోసం ఎంతోమంది వేచి ఉండి ఉంటారు అయితే నాది బుక్ అయిపోవడం వల్ల ఎవరో ఒకళ్ళకి అవకాశం లేకుండా ఉండి ఉంటుంది మీరు వీలైనంత త్వరలో దాన్ని రద్దు చేసి మిగిలిన అభిమానులకు మీరు కొంచెం సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా నన్ను క్షమించమనీ అడుగుతున్నాను ఎందుకంటే నేను చాలా ఆసక్తికరంగా ఉన్నాను అదేవిధంగా మళ్ళీ ఒకవేళ ఇది ఎప్పుడు జరుగుతుందో మీరు నాకు చెప్పగలిగితే సంప్రదించమని ఒక్కసారి అడుగుతున్నాను ఎందుకంటే ఆయన అంటే నాకు కొంచెం చాలా ఇష్టమైన సంగీత విద్వాంసులు కానీ దురదుష్టవశాత్తు నేను రాలేకపోతున్నాను క్షమించమని అడుగుతూ ఈ ఒకదాన్ని మీరు ఈ టికెట్ని మీరు రద్దు చేయాల్సిందిగా విన్నవిస్తున్నందుకు